నేను సుదీర్ఘ బైకింగ్ ట్రిప్ కోసం కావాల్సిన వస్తువులు హెల్మెట్ చేతి తొడుగులు ఛార్జింగ్ లైట్ గొడుగు చెప్పులు బూట్లు గుడారం ఎక్కువ పెట్రోలు జిపిఎస్ మరొక తాళం చెవి బండికి సంబంధించిన కాగితాలు నా లైసెన్స్ కాగితాలు వెళ్ళే మార్గం మీద అవగాహన ఉండాలి సరిపడ మంచినీరు తినుబండారాలు వినోదానికి వినడానికి పాటలు పాడే యంత్రము వర్షం నుండి కాపాడటానికి రైన్ కోట్ ముఖ్యమైనవి వీటి ద్వారా సుదీర్ఘ బైకింగ్ సులభంగా చేయవచ్చు ఇలాంటి సుదీర్ఘ బైకింగ్ ట్రిప్ మొదలు పెట్టడానికి వాతావరణం రోడ్ల గురించి తెలుసుకోవాలి ఎక్కువ దూరం ప్రయాణించడం వల్ల వచ్చే ఇబ్బందులు తగ్గించడానికి ముందే ఎక్కడ ఎక్కడ ఆగాలో ప్రణాళిక వేసుకోవాలి